హలో చెప్పు రా మరి మన షాపులో కూడా అట్లాంటియే వేయిద్దాం నువ్వు సజెస్ట్ చేయి నేను అలాంటివి ఇంకా వేరే దగ్గర నుంచి తీసుకువస్తాను మన షాపులో కూడా చాలామంది వస్తారు కదా అట్లా

సరే నేను ఒక కొంత మంది రివ్యూస్ అడుగుతాను ఒకవేళ అవి నచ్చినాయంటే మనం మన షాపు నుంచి అవే సేల్ చేద్దాం ఎక్కువగా మన షాపులో అల్రెడీ కొంతమంది కస్టమర్లు అడిగారు అట్లాంటివి ఇంకా నువ్వు కొత్త డిజైన్స్ ఏమైనా నీ ఓన్గా తయారు చేసుంటే నాకు చూపించు నేను వాళ్ళకి ఆన్లైన్లో పెట్టడం కానీ అట్లాంటివి చేస్తాను మనకి మంచి రివ్యూ వచ్చిందనుకో ఇంకో కొన్ని తయారు చేయి ఇంకొన్ని ఓకే ఓకే ఇవి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవి ఆన్లైన్లో పెడతాను ఒకవేళ వాళ్ళు కొనాలనుకుని మంచి రివ్యూ కానీ వస్తే తప్పకుండా ఇంకొన్ని తయారు చేయి ఇంకా వేరేవాళ్ళ హెల్ప్ తీసుకుని కూడా ఇంకా తయారు చేసి పెట్టు మన షాపులోనే

ఓకే మన వి మన విజిట్ కార్టు అందరికిచ్చేయి ఓకేనా